తెలుగు భాష మా సంస్కృతి పై గుర్తింపు పై ఎలాంటి ప్రభావం చూపిందంటే ఉదాహరణకు ఒక కాలేజీలో చిన్న పార్టీలు జరుపుకుంటాము ఇప్పుడు ఎలాంటి మాటలు తెలుగులో చాలా క్లుప్తంగా మాట్లాడుతాము ఎటువంటి తడబాటు లేకుండా మాట్లాడితే అక్కడ ఉన్న ఉపాధ్యాయులందరు చప్పట్లు కొట్టి ఎవరైతే అక్కడ మాటలు మాట్లాడుతున్నారో వారికి సన్మానాలు ధరిస్తారు అలాగే ఆ పాటలు ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడాలనేది లేదు ఎటువంటి తడబాటు లేకుండా మాట్లాడితే వాళ్ళ మీద ఉన్న గుర్తింపు ప్రభావం చూపింది